భారతదేశంలో వాతావరణం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి చలికాలం ఎండాకాలం వానాకాలం ఇట్లా ఎండకాలం వస్తే ఎండలు విపరీతంగా కొడతాయి అసలు భారతదేశంలో అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రోడ్డుపైన పోతుంటే కాల్ కాలుతుంటాయ్ అంత గట్టిగా అంత విపరీతంగా కొడుతాయ్ ఇప్పుడు ఎండల ఎండ దెబ్బకు భయపడి మన స్కూలు కాలేజీలు మనకి ఎన్ని రోజులు మూడు నెళ్ళిస్తారు కదా హాళ్తు సెలవులు ఇస్తారు కదా ఎందుకంటే అంత విపరీతంగా కొడతాది మన భారతదేశంలో ఎండ మళ్ళీ ఎక్కడ కొట్టదంత ఎండ నీకు అంత విపరీతంగా కొడతది ఇప్పుడు ఎండ అంటే ఎందుకంటే ఇప్పుడు వాన వానలు తక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు చెట్లన్నీ నరికేస్తున్నారు ఇప్పుడు అందరు గదా చెట్లను నరికేస్తుంటే వానలేటికెళ్ళిబడతాయి ఇప్పుడు చలికాలం ఎండ కాలం ఇప్పుడు ఎండలు మాత్రం ఈసారి మాత్రం మామూలుగా గొట్టలేదులే ఎట్లా అంటే ఫుల్ అసలు ఎంత గోడ చి రోడ్డు మీద ఎగ్గేస్తే ఆమ్లెట్ అయ్యేటట్లుంది అట్లంత విపరీతంగా గొట్టినాయి ఎండలైతే అట్లా మన భారతదేశంలో ఇంక ఇప్పుడు కాదు డెసార్ట్ అంటే ఇక్కడ ఎండ ప్రదేశాలు ఉంటాయి కదా ఇప్పుడు ఎండ ఉండే ప్రదేశాలంటే ఇప్పుడు డెసార్ట్ ఇప్పుదు అవి ఉంటాయి కదా వా వాళ్ళకైతే ఇంకా మనకంటే విపరీతంగా కొడతాయి ఎండలు ఇప్పుడు మనకే ఎంత నలబై మూడు డిగ్రీల దాటి దాటిపోయింది ఈ సారైతే ఫుల్ ఎండ మళ్ళీ ఇచ్ వానాకాలలం వచ్చింది కదా ఆగట్లేదు ఈ వానలు ఫుల్ చాలా వానలు పడుతున్నాయి చెరువులు నిండిపోతున్నాయి అసలు ఇప్పుడు వరదలు వరదలు వచ్చి పోయినసారి అప్పుడెప్పుడో అయితే హైదరాబాద్ మునిగిపోయింది వరదలకి అంత వాన వస్తేనేమో ఫుల్ ఎండ కొడతాది కొడితేనేమో ఫుల్ వాన వస్తుంది అట్లా మన భారతదేశంలో వాతావరణం ఎట్లా ఎక్కువ నార్మల్గా ఉండదు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అట్లా ఫుల్ అయితే ఎక్కువ శాతమైతే ఎక్కువ వచ్చినయనుకో ఇంగ బయటిక్కూడా వెళ్ళలేం మనం వర్షాకాలమొస్తే మొత్తం బుడద రోడ్లన్నీ గలీజ్ ముందే మన భారతదేశంలో రోడ్లు సక్కగుండవంటే ఈ వర్షాల వర్షాల వల్ల ఇంక రోడ్లంతా గలీజ్ గలీజ్ అయిపోతుంటాయి ఇంక వేరేవేరే ప్రాంతాలల్లో అయితే ఇంక చాలా వరకు కూ ఇప్పుడు బిల్ భవనాలు కూలిపోవడం కానీ ఇట్ల జరుగుతాయి ఎందుకంటే సైక్లోన్స్ ఇప్పుడు వడ వడ దెబ్బలు అట్లా ఏమంటారుగా వడగళ్ళు అది అవొచ్చి పెద్ద పెద్ద భవనాలే కూలిపోయినాయి ఈ వర్షాలకు అంత అంత చాలా విపరీతంగా వర్షాలు రావడం బిల్డింగ్లు మునిగిపోవడం ఈ వర్షాలకు తడిచి తడిచి తడిచి తడిచి కూలిపోవడం అట్లా అయితున్నాయి హైదరాబాద్లో అయితే వర్షాకాలమైతే హైదరాబాద్నైతే సూడలేం అంత గలీజ్గుంటాది ఈ మూసీ నది నుంచి వాసనలు రావడం గానీ అట్లా ముందే ఇంక హైదరాబాద్లో ఇరుకిరుకిళ్ళంటే ఇంక వర్షాలు పడేకొద్దీ ఈ వాసన ఆ ఇంట్లోకి ఆ వాసన ఈ ఇంట్లోకి మొత్తం రోడ్లపూటంతా స్మెల్ అట్లుంటాది వాతావరణం ఈ హైదరాబాద్లో ఇట్లా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణాలు ఉంటాయి వేరే వేరే ప్రాంతాల సైడ్ ఒక సారేమో ఒక దిక్కు ఎండ కొడతాది ఒకసిక్కు వానొస్తాది అట్ల కూడా జరుగుతాయ్ మన బ్రా భారతదేశంలో అట్టే టైం ఒక్కదిక్కు ఎండ ఒకదిక్కు వాన అట్ల కూడా జరిగిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి నేను చూసినా కళ్ళారా చలికాలం అయితే సలి విపరీతంగా పెడుతుంది బయటికి కూడా వెళ్ళలేం ఈ చలి వల్ల మంటలేంది బయటికి వెళ్ళలేం అంత విపరీతమైన చలి ఎండ వాన అన్నీ కాలాలు ఇక్కడనే మన దేశంలోనే మంచిగా సరిపోనుగుల్ కు కురుస్తాయన్నీ సరిపోను అయితాది మనకి